విజేతా సూపర్ మార్కెట్స్ అండి చెప్పండి ఏం కావాలండి డెలివరీ అన్నారండి అంటే వెయ్యిరూపాయలు పైన చేస్తేనే డెలివరీ అండి అయితే ఓకే చెప్పండి

పాతబియ్యం వేయమంటారండి లేదంటే ఈ బ్యాగులు కొత్తరకమున్నాయండీ ఇవ్వమంటారా లలితా కాకుండా మీకు చాలా బాగుంది ఓసారి ట్రై చేయ చూడకపోయారా వేయించుకుని వేరేదుంది సరేండి మీ ఇష్టమండి

నలభై ఆరండి

పంచదారండి సర్ఫ్ ప్యాకెట్ ఇచ్చేయమంటారండీ కేజీ ఉన్నాయి సరేనండి

సరే

ఇంకేమన్నా తీసుకుంటారా పేస్టు

సరేండి రంగురంగులది ఇమ్మంటారా ప్లైన్ తెల్లదే ఇమ్మంటారా సరేండి కోడిగుడ్లు ఏమన్నా ఇమ్మంటారా సరేండి పెద్దదే ఇచ్చేయమంటారా చిన్న ప్యాకెట్లా అండి అంటే పదిరూపాయలవి ఉంటాయండీ చిన్నవి అంటే సరిపోతాయా సరేండి అంతేనా అండీ సరేనండి సరే పర్లేదండి అదే కదండి అడ్రెస్సు ఇదివరకొకసారి వేయించుకున్నారు సరేనండి కొంచెం ఆ డెలివరీ అబ్బాయికి కొంచెం మ్యాప్ ఇవ్వండి సరే సరేండి